నమస్కారం నాకు ఒక టికెట్ బుక్ చేయాలని ఉంది నాకు రేపు విజయవాడ నుండి హైదరాబాద్ ప్రయాణం చెయ్యాలి మేమైతే మా ఫ్యామిలీ తోటి వెళ్ళాలి ఏసీలో వెళ్దామని అనుకుంటున్నాము ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్ ఉన్నాయండి వాళ్ళ చాలామంది పిల్లలు కూడా ఉన్నారు మంచిగా ఉండాలి లేదండి ఫుడ్ కూడా మీరే ఆర్డ మేము ఆర్డర్ చెయ్యాలి లేదండి మాకు ఏసీయే కావాలి ఎంత టికెట్ ఎంత ఎక్కువ ఉన్నా సరే మాకు ఒక ట్వంటీ టికెట్స్ అనేవి కావాలండి రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు అవునా ఏంటి రేపు ఏం లేవా రేపు ఎల్లుండి అయినా ఓకే అండి టూ టూ త్రీ డేస్ అయినాక అయినా చెయ్యండండి ఓకే అండి డీటెయిల్స్ అన్నీ మేము ఎందులో పంపాలి ఓకే ఓకే అండి ధన్యవాదములు త్యాంక్ యూ